అవును మనము వంట చేసే టైమ్కి చాలా సంప్రదాయాలు చేస్తాము ఇప్పుడు ఎలా అంటే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు సాంప్రదాయంది ఏముందంటే ఇప్పుడు పండుగ ఏదైనా పండుగ వచ్చిందనుకో వాళ్ళు ఉంటద వంట దాంట్లో చాలా సాంప్రదాయాలు చేస్తారనే చెప్తున్నా కదా ఇప్పుడు తె తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు సంక్రాంత్రి పండుగ వచ్చిందనుకోండి అయితే వాళ్ళు బొబ్బట్లు చాలా చేస్తారు అది వాళ్ళ దాంట్లో సాంప్రదాయం బొబ్ల బొబ్బట్లు ఒక్కటే అని కాదు బొబ్బట్లు చేస్తరు మళ్ళీ నువ్వుల రొట్టె చేస్తరు వాళ్ళు ఇప్పుడు నువ్వుల రొట్టెలు బొబ్బట్లు సంక్రాంత్రికి వాళ్ళు కంపల్సరీ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అది సాంప్రదాయం అని అది అదే కర్ణాటక వాళ్ళు కర్ణాటక వాళ్ళు కర్ణాటక వాళ్ళు ప్రతీ దానికి పోలే ప్రతీ ప్రతీ పండుగ దానికి పోలేలు చేస్తరు ప్రతీ ప్రతీ పండుగ టైమ్కి పోలేలు చేస్తరు అదే అదే పోలేలు పోలేలంటే బొబ్బట్లు తెలుగులో బొబ్బట్లు అంటరు కాబట్టి కర్ణాటక వాళ్ళు ప్రతీ చిన్న అమాసం వచ్చిన పున్నమొచ్చినా ఏ దానికైనా బొబ్బట్లు చేసే అదే తెలంగాణ వాళ్ళు బొబ్బట్లు మాత్రం సంక్రాంత్రికి సంక్రాంత్రి సంవత్సరానికి ఒక్కటేసారి చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అది సాంప్రదం కాబట్టి కర్ణాటక వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇలా కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు వాళ్ళను వాళ్ళు సం వీళ్ళు తెలుగు వాళ్ళేమో బొబ్బట్లు చేస్తారు మేము నువ్వుల వీళ్ళు స సంవత్సరంకొకసారి రొట్టెలు కొడతారు మేము రొట్టెలు కర్ణాటక వాళ్ళు మాత్రం రొట్టెలు డైలీ కొడతారు కానీ నువ్వుల నువ్వుల బొబ్బట్లు ఇవ్వాలి సంవత్సరంకి ఒకటేసారి చేస్తారు మరి దివాళి కర్ణాటక వాళ్ళు దివాళికి కంపల్సరీ లడ్డు చేస్తారు కరి బూందీ చేస్తరు మళ్ళీ మురుకులు చేస్తారు మళ్ళీ చుడవ చేస్తరు ఎందుకు అది వాళ్ళ దగ్గర సాంప్రదాయం కాబట్టి మరి సంక్రాంతికి కర్ణాటక వాళ్ళు కూడా నువ్వులు ఉండీ చేస్తారు అవి ఎవ్వరు చెయ్యరు ఎందుకు నువ్వులు ఉండీస్ సంక్రాంత్రి సాంప్రదాయం కర్ణాటక వాళ్ళ దగ్గర అదే మహారాష్ట్ర వాళ్ళ దగ్గర మహారాష్ట్ర వాళ్ళ దగ్గర ఏముందంటే మహారాష్ట్ర వాళ్ళ దగ్గర కూడా మహారాష్ట్ర వాళ్ళ దగ్గర స్వీట్ ఎక్కువ తింటరు కాబట్టి మహారాష్ట్ర స్వీట్లు రకరకాల స్వీట్లు చేసుకుంటూ ఉంటారు ఎందుకు మహారాష్ట్ర వాళ్ళ దగ్గర సాంప్రదాయంలల్ల మహారాష్ట్ర వాళ్ళ సాంప్రదాయంలో స్వీట్ ఎక్కువ చేస్తారు వాళ్ళు దేనికైనా ఇప్పుడు చాలా పండుగలకైనా వాళ్ళు స్వీట్ చేస్తారు సంక్రాంతి పండుగకు స్వీట్ చేస్తారు దివాళి పండుగకు అయితే వాళ్ళు ఖచ్చితంగా లడ్డు చేస్తారు రవ్వ లడ్డు చేస్తారు బేసన్ లడ్డు చేస్తారు బూందీ లడ్డు చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అది సాంప్రదాయం కాబట్టి మళ్ళీ తర్వాత ఒడిస్సా వాళ్ళు ఒడిస్సా వా ఒడిస్సా వా ఒడిస్సా వా ఒడిస్సా వాళ్ళ దగ్గరైతే ఇప్పుడు ఒడిస్సా వాళ్ళ ఒడిస్సా వాళ్ళున్నారు బీహార్ ఉన్నారు వీళ్ళైతే వాళ్ళ దగ్గర సాంప్రదాయం ఏముందంటే వంటల దగ్గర వంటల దగ్గర వాళ్ళు ప్రతీ దానికైతే వంట ప్రతీ దానికైతే వాళ్ళు వంటల్లో ఆలూ ఇలా వెజిటబుల్ అలా దాంట్లో వంటల దాంట్లో ఆలూ చేస్తారు అందుకు వాళ్ళ దగ్గర ఆ సాంప్రదాయం ఆలూ వదిలేసి ఏది లేదు కాబట్టి వాళ్ళు ఆలూ కంపల్సరీ చేస్తారనుకోండి అలానే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు సంక్రాంతికి కంపల్సరీ మురుకులు చేస్తారు నువ్వుల నువ్వుల బచ్చాలు చేస్తారు నువ్వుల లడ్డు చేస్తారు రవ్వ లడ్డు ఏ రవ్వ లడ్డు వా రవ్వ లడ్డు వాళ్ళు చేయరు కర్ణాటక వాళ్ళు రవ్వ లడ్డు చేస్తారు కాబట్టి వాళ్ళు చెయ్య ఇలా ఆంధ్ర వాళ్ళు దగ్గర చేస్తారు మళ్ళీ ఉగాది ఉగాది వచ్చిందనుకోండి ఉగాది పండుగ వచ్చితే తెలుగు వాళ్ళు ఏం చేస్తారు పచ్చడి చేస్తరు అదే కర్ణాటక వాళ్ళ దగ్గర పచ్చడి సాంప్రదాయం లేదు కాబట్టి కర్ణాటక వాళ్ళు సాంప్రదాయం అది చెయ్యరు అదే తెలంగాణ వాళ్ళు కంపల్సరీ కొత్త కొత్త కుండ తెచ్చి దాంట్లో అన్ని ఐటమ్స్ వేసి రకరకాలగా ఐటమ్స్ వేసొచ్చి అంతే అందరూ ఒక్కటే రకంగా చెయ్యరు అందరు రకరకాల పచ్చడి చేస్తారు ఎందుకు వాళ్ళ దగ్గర అది సాంప్రదాయం కాబట్టి కానీ చాలా టేస్ట్ ఉంటుంది అందరు చేసేది రకరకాలుగానే అందరు చేసేది రకరకాలు అందుకే అందరు టేస్ట్ అన్ని వెరైటీ వెరైటీగా ఉంటాయి ఇది ఉగాది దగ్గర తెలుగు తె తె మా తెలంగాణలో ఉగాది టైమ్కి పచ్చడి చేస్తారు ఎందుకంటే అది ఇక్కడిది సాంప్రదాయం కాబట్టి అదే గణేష్ చతుర్థి గణేష్ చతుర్థి వస్తే గణేష్ చతుర్థి పండుగ వస్తే పూణ మహారాష్ట్ర మహారాష్ట్రలో కంపల్సరీ గణేష్ చ గణేష్ చతుర్థి టైమ్కి గణేష్కి మోదక్ ఎక్కుతుంది కాబట్టి మోదక్ అని సాంప్రదాయం ఉంది కాబట్టి మోదక్ కంపల్సరీ చేసి గ గణేష్ ముంగిట పెడతారు ఎందుకంటే మహారాష్ట్రలో మహారాష్ట్ర వాళ్ళదిది సాంప్రదాయం వంటల దగ్గర మరి అదే ఇంకా ఏంటి దశర దశర టైమ్కి చాలామంది ఏంచేస్తారంటే చిన్న చిన్న పిల్లల్ని రకరకాల వంటలు చేసి వాళ్ళకి తినిపిచ్చి వాళ్ళ మనస్సుకి సంతోషపడిపిస్తారు ఎందుకు అది వారి దగ్గర ఒక సాంప్రదాయం వంట దగ్గర చాలా రకరకాల వంట చేస్తారు నవరాత్రికి కూడా చాలా మంది తెలుసా అలానే ఇప్పుడు పచ్చడి ఇప్పుడు ఉగాది టైమ్కి పచ్చడి చేస్తారు సంక్రాంతి టైమ్కి బచ్చాలు చేస్తారు నువ్వుల బచ్చాలు చేస్తారు అదే గణేష్ చతుర్థి టైమ్కి మోదక్ అనా మోదక్ అనాలంటారు అది గణేష్కి నడిచేది మోదక్ కాబట్టి ఇలానే చాలా రకరకాల వి వి విషమైన వంటలు చేస్తారు